భారతదేశంలో పురాతన రాజులు చాలా కట్టడాలు కట్టారు అందులో ప్రాముఖ్యత పొందినది మనకి ఒకటి ఉంది అది ఆగ్రాలో ఉంది దాని పేరు తాజ్మహల్ తాజ్మహల్ అనేది చాలా పురాతనమైనది దానికి గొప్ప చరిత్ర మా చరిత్ర ఉంది ఎందుకంటే అది కట్టింది మొఘల్ రాజు అయిన షాజహాన్ షాజహాన్ తన ప్రేయసి కోసం ప్రేమ సమాజం ప్రేమ సమాధి కట్టాడు ఎందుకంటే ప్రేమకు గుర్తుగా షాజహాన్ తన ప్రే ప్రేయసి కోసం కట్టిన గొప్పది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవస్థానం కూడా ఒక అద్భుతమైన సందర్శించవలసిన చోటు అందులో వేంకటేశ్వరస్వామి ఉంటారు అలాగే మనకి కాశీలో మనకి ఈ శివుడు ఉంటాడు అది కూడా ప్ర భారతదేశంలో ప్రాముఖ్యత పొందిన ప్రదేశం